ఎందుకమ్మా చూసుకోవవాల్సింది కదమ్మా ఏం చేశావు చూడకుండా బోర్డు తెలుగులోనే ఉంది కదా చదువుకోలేదా నువ్వు ప్లాట్ఫారం మీద ఎక్స్ప్రెస్ బస్సు ఒక్కసారి ఎక్కానుగా డ్రైవర్ ఒప్పుకోరమ్మా డ్రైవర్ సీరియస్ అవుతారు నా మీద ఎక్కడంటే అక్కడ ఆపమంటే మీరు ముందే చూసుకోవాల్సింది చూసుకుని ఎక్కాల్సింది అలా ఎలా ఎక్కారు ఇప్పుడు ఎలామ్మా ఇలా అంటే ఆపాలంటే నా మీదే సీరియస్ అవుతాడు నా జాబ్ పోతుంది మీరు వెళ్ళి అడగండి మన డ్రైవర్ని అతను ఒొప్పుకుంటే నాకేం అబ్జెక్షన్ లేదు ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలా వెళ్తావు అమ్మా ఆపినా నువ్వు ముందు ఇప్పడు ఇప్పటివరకు బస్టాండ్నే ఉంది కదా చెప్తూనే ఉన్నా నేను పోతుంది బస్సు పోతుంది అని చూసుకోవద్దా ఇప్పుడంటే నేనేం చేస్తాను అమ్మా నేను పోయి డ్రైవర్ని అడుగుతాను మరి ఆయన ఆపితే దిగు లేకపోతే నేను ఏం చేయలేను అతనేేగా వెళ్ళాల్సింది లేదా నెక్స్ట్ స్టాప్లో దిగు మరి నిజాం నిజామాబాద్ నెక్స్ట్ స్టాప్ అక్కడ దిగు ఇప్పుడు డ్రైవర్ని పోయి అడుగుతాను ఆయన ఆపుతాను అంటే దిగిపో లేదంటే ఉండు సరే అమ్మా ఆగు అడుగుతాను

డ్రైవర్ నెక్స్ట్ స్టాప్లో ఆపుతా అన్నాడమ్మా ఇప్పుడు ఆపడంటా బస్సు ఫుల్ రష్ ఉందని చెప్పి దిగడానికి కష్టమవుతుందంట ఒక పది నిమిషాల్లో వస్తుంది నెక్స్ట్ స్టాప్ దిగిపో సరే మరి